హలో సార్ మాఫ్ చేయండి కొన్ని రోజులుగా మరికొన్ని పనుల్లో బిజీగా ఉన్నాను రేపు వచ్చి పూర్తి చేస్తాను సార్ నిజమే కానీ కొన్ని అనుకోని పనుల వల్ల లేట్ అయిపోయింది ఇప్పుడు మీ పని త్వరగా కంప్లీట్ చేస్తాను అసలు ఇంకెంత పని మిగిలింది ఓ అంతేనా చేసేద్దాం సార్ రేపు రేపు ప్రొద్దున్న చేసేద్దాం సార్ అన్నీ చేసేద్దాము సార్ రేపు పొద్దున దానికి కొంచెం సమయం తీసుకుంటుంది రేపు ప్రొద్దున్న పది గంటలకు వచ్చి ఒంటి గంట వరకి మొత్తం చేసేస్తాను సార్ లేదు సార్ నన్ను క్షమించండి ఇంత సమయం తీసుకున్నందుకు అనుకోని పనులు రావడం వల్ల మీ పని కొంచెం వెనక్కి తోయాల్సి వచ్చింది ఖచ్చితంగా రేపు చేసేస్తాను సార్ రేపు మధ్యాహ్నం వరకి సార్ సరే సార్ అది వేరే పనుల వల్ల ఇలా చేసేయాల్సి వచ్చింది సార్ ఈ విషయంలో నాన్ను క్షమించండి ఇంకోలా అనుకోకండి సార్ కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇన్ని రోజులు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది కొంచెం అనారోగ్యానికి గురయ్యాను అందుకే మీ పని కొంచెం లేట్ అవుతుంది ఇంకెలా అనుకోకండి సార్ ఖచ్చితంగా రేపు చేసేద్దాం సార్ ఒక తొమ్మిది వేల వరకు అవుతుంది సార్ అంటే సార్ మీరు బయట మార్కెట్లో అన్నీ పెరిగిపోయినాయి కదా సార్ కొంచెం పని కూడా ఇప్పుడు మీరు చెప్పి ముందు చెప్పిన దానికంటే ఇప్పుడు కొంచెం పని ఎక్కువ పెరిగింది అందుకైనా నాకు కొంచెం తొమ్మిది వేలు ఇవ్వాలి సార్ లేదు సార్ కుదరదు సార్ మీకు తెలిసిందే సార్ మా పని ఎంత కష్టమో మీకు తెలిసిందే మీరు చేసుకోలేరు కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తున్నారు మీరు మా పనే తక్కువగా చేసి తక్కువగా డబ్బులు ఇవ్వడం తప్పు సార్ ముందు మనం పేమెంట్ మాట్లాడుకుంటే రేపు చేసేస్తాం సార్ ఓకే సార్ రేపు టైముకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సార్